మేడం అది మేడం నాకు కొంచెం పిప్పి పన్ను సలుపుగా ఉంది అది పిపన్ను కూడా అయిపోలేదు పన్ను బాగానే ఉంది జస్ట్ ఏంటంటే అది సెన్సిటివిటీ లాగా నాకు కొంచెం సలుపొస్తుంది అలాగే చిన్న కన్నం కూడా పడింది దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని వచ్చానండి ఓకే అండి ఓకే ఓకే

ఓకే అండి అవును అవునండి

ఓకే అండి

ఓకే అండి అది నాకు కొంచెం చల్లని పదార్థాలు తిన్నా కూడా కొంచెం జివ్వుమంటుందండి మరి దీనికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా అండి ఓకే ఓకే అయితే ఇప్పుడు నాకు పెద్దగా ట్రీట్మెంట్ అవసరం లేదంటారా కేర్ తీసుకుంటే సరిపోతుందంటారా

ఓకే అండి థ్యాంక్ యూ మేడం నాకు అయితే మెడిసిన్ రాసి ఇవ్వండి ఇప్పుడు